నాకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అండి ఆ అవును అండి నా వర్క్ ని కంప్లీట్ చేసిన తర్వాత మా మేనేజర్ ఎక్కువ వర్క్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారు అండి అవును అండి ఆ ఎక్స్ట్రా వర్క్ అండి నా వర్క్ అయిపోయింది అండి ఆ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారు అయితే ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినప్పుడు నేను కొంచెం కోపడ్డాను అండి నాకు ఫ్యామిలీ ఉంది ఇల్లు ఉంది ఇంటి వెళ్ళాలి కదండి అవును అండి కోపడ్డాను నా వర్క్ నేను చేశాను అని వాళ్ళ వరకు నేను చేయను అని చెప్పాను అండి అవును అండి ఆ రోజు మేనేజర్ గారు జాబ్ తీసేస్తాను చేయకపోతే అన్నారు అండి మరి తప్పని పరిస్థితులలో పన్నెండు వరకు రాత్రి ఉండి వర్క్ చేశాను అండి వర్క్ చేసి కంప్లీట్ చేసి సార్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాను అండి అవును అండి ఏముంది అండి మరి తప్పదు కదా సార్ ఎక్స్ట్రా వర్క్ గొడవలు పడ్డడం కానీ మరి ఆయన ఒప్పుకోలేదు అండి తప్పని పరిస్థితులలో మరి చేయాల్సి వచ్చింది అండి అవును అండి మరేం చేయలేం సార్ మనం ఎంప్లాయ్ కదండీ ఆయన మేనేజర్ ఆయన చెప్పింది మనం చేయాలి కదండి అవును అండి ఆ ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి